అయితే నేను మీషో యాప్ ఓపెన్ చేసినా మీషో యాప్ ఓపెన్ చేసేసరికి అక్కడ హెడ్సెట్ కనిపించింది హెడ్సెట్ కనిపించినాక అరే మంచి కంపెనీ ఆఫర్లో తక్కువ పెట్టిండు కదా అని ఆర్డర్ చేసిన అంటే మనకి బ్రాండ్ కంపెనీ డిస్కౌంట్తో తగ్గిస్తే హ్యాపీనెస్ ఉంటుంది కదా అట్ల ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసిన తర్వాత కింద డీటెయిల్స్ అని అడిగింది హౌస్ నెంబరు ఫోన్ నెంబరు పిన్కోడ్ అవన్నీ అడిగింది సరే అవన్నీ అడుగుతుంది కదా మన ఇంటి అడ్రస్ ఇంటికి వచ్చి ఇస్తారేమో అని అన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన ఆ కలర్స్ కలర్స్ మీకు ఏ కలర్ కావాలి అని చూపి అంటే కలర్స్ ఉన్నాయి అందులో మనకి ఏ కలర్ కావాలి అనేది అది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అట్ల అని నేను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక డిస్కౌంట్లో తక్కువ రేట్ వస్తుంది కదా మళ్ళీ ఇంటికి వచ్చి డెలివరీ ఇచ్చిపోతారు కదా అని ఆర్డర్ చేసుకున్నాను మంచి కంపెనీ తక్కువ రేటు వచ్చేసరికి ఇక కొంచెం హ్యాపీనెస్ అనిపించి వెంటనే ఆర్డర్ చేసినాను